అవును మ్యాడమ్ కొంచెం అప్పుడు కొంచెం నొప్పి ఎక్కువ ఉండే అండి కానీ ఇప్పుడు పళ్ళు వేయించ్చుకున్న తర్వాత కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది అవును అంటే నాకు ఆహారం అవునమ్మా ఆహారం తినేటప్పుడు నాకు ఇలా సాలీడుగా ఉండే గట్టి పదార్థాలు ఎక్కువ తినలేక పోతున్నాను నేను ఇటు తాగడానికి పెరుగు ఇవైతే ఈజీగా పోతున్నాయి అవి తిన్నప్పుడల్లా పళ్ళు బాగా నొస్తున్నాయి పెయిన్ వస్తున్నాయి అవును నాకు అప్పుడప్పుడు జివ్వుమంటున్నాయి అండి చల్లని పదార్థాలు తిన్నప్పుడు పళ్ళు జివ్వుమంటున్నాయి లేదమ్మా ఇంక నేను ఇప్పటివరకు రాలేదు అంటే ఒక నెల అవుతుంది కదా తర్వాత వద్దామని అంటే మీరు ఇప్పుడు చెప్తే అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ ఎట్లా ఎప్పుడు ఎప్పుడు ప్పుడు రమ్మంటారు మ్యాడమ్ నన్ను మరల అంటే నా ముందు రిపోర్ట్స్ కాగితాలన్నీ పట్టుకొని రమ్మంటారా ఓకే మ్యాడమ్ రేపు వస్తా మ్యాడమ్ మరి లేదమ్మా అప్పుడప్పుడు చల్లని పదార్థాలు తిన్నప్పుడు కొంచెం జివ్వుమంటుంది కానీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం నొప్పి అనేది తగ్గింది ఓకే మ్యాడమ్